నృత్యం గురించి అన్నిటికంటే పెద్ద అపోహ ఏమి లేదు మా దగ్గర ఏమి అనుకోము నృత్యం గురించి మన సంస్కృతి పరంగా మన సంప్రదాయ పరంగా మన హిందూ సంప్రదాయంలో మంచి పేరుంది మంచి నడవడిక అని అనుకుంటాము కానీ అపోహ విధంగా మాత్రం ఏమి అనుకోము నృత్యం అనేది చాలా రకాలుగా మన తెలుగు సాంప్రదాయంలో ఉన్నాయి కూచిపూడి కాని భరత భరతనాట్యం కాని దేవతలకు సంబంధించిన కాని ఇంకా రకరకాలుగా మన హిందూ సంప్రదాయానికి సంబంధించి లేక ఎలాంటి నృత్యాన్ని అయినా కూడా అపోహలాగా మాత్రం వేరే విధంగా ఏమి అనుకోము మంచిగానే అనుకుంటాము వే అపోహ మాత్రం ఏమి లేదు మా దగ్గర